రెబెల్ స్టార్ ఐకాన్ స్టార్ పవర్ స్టార్ మెగాస్టార్ రియల్ స్టార్ మెగా పవర్ స్టార్ ఐకాన్ స్టార్ సూపర్ స్టార్ యంగ్ రెబెల్ స్టార్ నట కిరీటి విక్టరీ నట సారభౌమ డైలాగ్ కింగ్ సు సూపర్ స్టార్